తొమ్మిది ఐదు వందల నలభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై నలభై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది ఎనిమిది లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు